స్టాంపులు నాణాలు రాళ్ళు సేకరించడం మొదలు పెట్టేవారి కోసం చాలా చిట్కాలు ఉన్నాయి అందులో కొన్ని స్టాంపులు సేకరించే వారి కోసం చిట్కాలు ఒక నిర్దిష్ట దేశం కాలం లేదా అంశంతో ప్రారంభించడం మంచిది ఉదాహరణకు భారతదేశ స్టాంపులు లేదా జంతువుల బొమ్మలు ఉన్న స్టాంపులు ప్రారంభించడం మంచిది ఇది మీ సేకరణను నిర్వహించడం సులభం చేస్తుంది మీరు సేకరించాలనుకుంటున్న స్టాంపుల గురించి చదవండి వాటి చరిత్ర విలువ మరియు ప్రత్యేకతలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది నాణాలు సేకరించే వారి కోసం చిట్కాలు మీ ఆశక్తిని గుర్తించండి మీరు ఏ రకమైన నాణాలు సేకరించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి ఇది ఒక నిర్దిష్ట దేశం కాలం లోహం లేదా చారిత్రక సంఘటనకు సంబంధించినది కావచ్చు మీ నాణాలను ప్రత్యేకమైన నాణాల హోల్డర్లలో లేదా ఆల్బంలలో ఉంచండి వాటిని వేళ్ళతో నేరుగా తాకడం వాటి మెరుపును తగ్గిస్తుంది రాళ్ళు సేకరించే వారి కోసం చిట్కాలు స్థానికంగా ప్రారంభించండి మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కనిపించే వివిధ రకాల రాళ్ళలను సేకరించడం ద్వారా ప్రారంభించండి సురక్షితంగా సేకరించండి రాళ్ళు సేకరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సురక్షితమైన బూట్లు ధరించడం మరియు ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండడం మంచిది